నేను నా దేశం దాటి ప్రయాణం అయితే చేయలేదు కానీ రాష్ట్రం దాటి ప్రయాణం అయితే చేశాను అది మేము మహారాష్ట్రకి షిరిడీకి వెళ్ళుండే అప్పుడు నేను ఎయిత్ క్లాస్ అనుకుంట కారులో వెళ్ళుండే నాకు బాగా గుర్తు మేము మా చుట్టాలు అందరు కలిసి షిరిడి వెళ్ళుండే నేను ఫస్ట్ టైమ్ కారు ఎక్కడం ఫస్ట్ టైమ్ కారు ఎక్కడం ఆ కార్లో ఆ స్మెల్ ఆ రోడ్డు సైడ్ స్మెల్స్ అన్నింటికి నాకు చాలా వాంథింగ్స్ అయినుండే నేను ఫస్ట్ డే సరిగా ఎంజాయ్ చేయలేకపోయాను మేము ఈవినింగ్ ఇక్కడ ఫైవ్ నుంచి స్టార్ట్ అయినాము ఇక్కడి నుంచి ఫైవ్ నుంచి స్టార్ట్ అయితే నాకు సెవెన్కి అలా వామితింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి వామితింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ డే ఇంకా సెవెన్ సెవెన్కి ఎయిట్ కి అటు వామితింగ్స్ స్టార్ట్ అయిపోతే నైన్కి అలా ఫుడ్ తినడానికి కూడా దింపారు నాకు అసలు ఏం గుర్తు కూడా లేదు నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి అట్లా మేము షిరిడీ రీచ్ అయిపోయినాము అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇంక దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం వెళ్ళే వరకు కూడా నేను నార్మల్గా ఉండే అంతా వామితింగ్స్ అన్నీ ఆగిపోయాయి ఇంక దర్శనం ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత మళ్ళీ కార్లో ఎక్కగానే మళ్ళీ వామితింగ్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ వామితింగ్స్ ఇంక అక్కడ నుంచి మేము శనిసింగాపూర్ వెళ్ళాము శనిసింగాపూర్ వెళ్ళినాక అక్కడ అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అసలు మధ్యలో టిఫిన్ చేయడానికి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర దిగినాము ఆ టిఫిన్ సెంటర్ దగ్గర కూడా ఫుడ్ టేస్ట్ ఇప్పుడు దాక కూడా నేను మర్చిపోను టిఫిన్ సెంటర్లో టేస్ట్ చాలా బాగుండె ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉండే ఇక శనిసింగాపూర్ వెళ్ళినాక శనిసింగాపూర్లో దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి తినడానికి ఒక డాబా దగ్గర ఆపినాము ఆ డాబా దగ్గర మేము దాల్ రైస్ అండ్ చోలే ఆర్డర్ పెట్టినాము అది తిన్నాక కొద్దిగా అది తిన్నాక మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాము అప్పుడు కొద్దిగా ఏం కాలేదు దాని తర్వాత మేము అటు నుంచి తుల్జా భవాని టెంపుల్ కు వెళ్ళి అటు నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము కానీ ఫస్ట్ డే మేము ఎప్పుడైతే ఫస్ట్ డే ఎప్పుడైతే స్టార్ట్ అయినామో ఆరోజు మాత్రం చాలా వామితింగ్స్ అయినాయి చాలా అంటే చాలా వామితింగ్స్ అయినాయి ఇక స్టేట్ దాటి అంటే శిరిడీ ఒకటే ఇంక ఎప్పుడు స్టేట్ దాటి వెళ్ళే అవకాశంఅది దొరకలేదు వెళితే ఫ్యూచర్లో వెళ్ళాలి బట్ షిరిడి డేస్ షిరిడికి వెళ్ళిన త్రీ డేస్ మాత్రం చాలా మెమరబుల్ ఉండే ఇంకోటి స్టేట్ దాటి వెళ్ళడం అంటే మేము స్కూల్ డేస్ నుంచి ట్రిప్కి వైజాగ్ వెళ్ళు ఉండే ఒక ఫైవ్ స్కూల్స్ కలిపి అందరం కలిసి వైజాగ్ ట్రిప్ వైజాగ్ ట్రిప్ కు వెళ్ళినాము అక్కడ మేము ఫస్ట్ ఈ రో స్టార్ట్ వచ్చి సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయ్యాము నైట్ ఇక్కడనే డిన్నర్ చేసి స్టార్ట్ అయిపోయినాము స్టార్ట్ అయ్యాక అందరం మొత్తం మేము ఫైవ్ స్కూల్స్ కలిపి సెవెన్ బసెస్లో వెళ్ళాము సెవెన్ బసెస్లో వెళ్ళాము మంచిగా స్టార్ట్ అయ్యేటప్పుడు సాంగ్స్ పాడుకుంటు మా జర్నీ స్టార్ట్ చేశాము ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే మేము ఒక మాకు మా పై స్కూల్స్కి ఒక అక్కడ ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళు అక్కడ అకామిడేషన్ ఇచ్చారు మీము ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ అకామిడేషన్తో ఉన్నాము దాని తర్వాత ఫస్ట్ మేము అక్కడ ఫ్రెష్ అయిపోయి తిని మా స్కూల్ వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసినారు తిని అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము ఫస్ట్ మేము వెళ్ళింది ఆర్కే బీచ్కి అక్కడ

బీచ్లో ఆ వ్యూ చాలా బాగుండే మేము మా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ మంచిగా దిగినాము చాలా ఎంజాయ్ చేసినాం ఆ బీచ్లో తర్వాత బీచ్ తర్వాత జర్నీ స్టార్ట్ చేసి మళ్ళీ బుర్రా కేవ్స్ సైడ్ జర్నీ స్టార్ట్ చేసినాము ఆ జర్నీలో నేను చాలా పాటలు పాడుకుంటు చాలా డ్యాన్స్ డ్యాన్స్ చేసినాము మా ప్రిన్సిపల్ ఈవెన్ మా ప్రిన్సిపల్ సార్ కూడా మాతో చాలా ఎంజాయ్ చేస్తు ఉండే